కుమారి రెసిడెన్సీయేనా మాట్లాడుతుంది మ్యాడం మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విజిట్ చేద్దాం అనుకుంటున్నాము అక్కడ విసిట్ చేయడానికి అక్కడ ఏయే ప్లేసెస్ బాగుంటాయి మ్యాడం అక్కడ ఆ మాములుగా అలాగే మేము మేము విసిట్ చేయడానికి పక్కనే కొంచెం రెసిడెన్సీ కూడా ఉండేలా చూడండి కొంచెం మంచి రెసిడెన్సీ అంటే మేము గూగుల్లో చూసాం మ్యాడం మాములుగా ఆంధ్రప్రదేశ్ వచ్చాక అక్కడ ఏ రెసిడెన్సీ బాగుంటుంది అక్కడ గురించి చెప్పటానికి సో మీ రెసిడెన్సీ కొంచెం హై రేటింగ్లో ఉంది మ్యాడం అందుకని చెప్పేసి మీకు కాంటాక్ట్ అయ్యాము మేము వెళ్ళిన ప్రతి మేము ఒక వేళ ఆంధ్రప్రదేశ్ విసిట్ చేయిపించినప్పుడు మొత్తం మీరు ఆ రెసిడెన్సీ వెళ్ళిన ప్రతి చోటుకి మీరు రెసిడెన్సీ ఏర్పాటు చేస్తారా మ్యాడం ఓకే మ్యాడం అయితే మేము ఎయిట్ మెంబెర్స్ వరకు వస్తామండి అంటే ఈ దసరాకి అలా వస్తాము మేము అంటే ట్వంటీ వన్ ఆ డేట్న వస్తాము ఎయిట్ మెంబెర్స్ మ్యాడం మాకు ఎయిట్ మెంబెర్స్కి మీరు అకామిడేషన్ అక్కడ రెసిడెన్సీ ఏవైనా చూడండి అంటే ఉన్న ప్రతి డేకి ఒక ఉండేలా చూడండి మ్యాడం అది ఏయే ప్లేసెస్ బాగుంటాయి మ్యాడం అక్కడ మేము ఆంధ్రప్రదేశ్లో చూడడానికి గట్టానీ ఓకే మ్యాడం ఓకే మ్యాడం ఓకే అండి ఓకే మ్యాడం ఓకే అండి ఓకే మ్యాడం ఓకే మ్యాడం ఓకే మ్యాడం ఓకే మ్యాడం ఓకే మ్యాడం టోటల్గా ఎన్ని డేస్ పడుతుంది మ్యాడం ఈ అన్ని చూడడానికి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్లేసెస్ అన్ని చూడడానికి టోటల్గా ఎన్ని డేస్ పడుతుందండి అయితే మేము ఓన్లీ టెన్ డేసే ఉంటాం మ్యాడం ఈ టెన్ డేస్లో ఆంధ్రప్రదేశ్లో ఏయే ప్లేసెస్ బాగా బాగుంటాయి ఏ టూరిస్ట్ అయిన వచ్చి విసిట్ చేస్తాడు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ప్లేసెస్ ఏమైనా ఉంటే మాకు చెప్పండి మ్యాడం అయి అవి చూపించి అలాగే అక్కడ దగ్గర్లో ఉన్న ఏవైనా రెసిడెన్సీ మంచిగా ఉండే రెసిడెన్సీలు కూడా మాకు అందులో మాకు బుక్ చెయ్యండి మ్యాడం అందులోని మేము స్టే చెయ్యడానికి ఓకే మేము ఓ టెన్ డేస్ ఉంటాము ఈ టెన్ డేస్ మాకు మీరు ఏకడెక్కడ ఏయే ప్లేసెస్ తీసుకు వెళ్తారు ఏ ప్లేసులో మాకు రెసిడెన్సీ ఏర్పాటు చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి మాకు ఒక షెడ్యూల్గా మాకు రాసి మాకు టైప్ చేసి పంపండి మ్యాడం మాకు వాట్సప్కి సో మా రెసిడెన్సీకి టూర్కి మొత్తం మాకు ఎంత అవుతుంది బిల్లు అన్ని మాకు టైపు చేసి పంపితే నేను మీకు మళ్ళి కాంటాక్ట్ అయ్యి మ్యాక్సిమం ఒక సిక్స్టీ పర్సెంట్ దాకా సెవెంటీ పర్సెంట్ మీకు ఫు మీకు ముందు పే చేసేస్తాను ఆ టూర్ అయిపోయిన తర్వాత మిగతా పే చేస్తాను మ్యాడం మీకు ఓకే మ్యాడం ఓకే త్యాంక్ యూ మ్యాడం త్యాంక్ యూ మ్యాడం